హలో ఓకే అండి మరి ఇంక్ ఆర్కెఎన్స్వా అండి మా దాంట్లో టూ బీహెచ్కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉన్నాయండి స్క్వేర్ ఫీట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుందండి విత్ ఆల్ ఆ గేటేడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ప్లస్ ఎమినిటిస్తో ఉందండి

హైవేస్కి దగ్గరగా ఉంది చ ప్లస్ హైటెక్ సిటీకి వాటికి దగ్గరగా ఉందండి ఫన్నీరో కిలా అవునండి మీరు ఏ ఫేసింగ్ కావాలనుకుంట్నారండి ఓకే అండి ఓకే అది అంటే ఇప్పుడు ఇట్లా పాటాన్ చెరువు అట్లా హైవేస్కట్లా అక్కడ దగ్గర్లో ఉన్నయి ఓకేనా అండి మీకు అవునవునండి అన్నిటికీ హైవేస్కి దగ్గరండి వా ఇప్పుడు వెల్ డెవలప్ అవుతున్నాయి ఇంచులు కుడా అన్నీ డెవలప్ చేసారండి అందులో ఈస్ట్ ఫేసింగ్ అయితే ఒక హండ్రెడ్ రుపీస్ అట్లా సర్వీస్ పెరిగిద్దండి వాటరు పెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నయి అంతా బాగానే ఉంది క్లబ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ ఫూల్ క్లబ్ హౌస్ అన్నీ ఎమినిటీస్ ఉంటాయండి ఆడిటోరియమ్స్ ఉంటయి ఓకే ఓకే అండి ఓకే అండి